హలో మేడం చెప్పండి ఆ అవును మేడం మీకు ఏ విధంగా సహాయపడగలను ఎప్పుడు మేడం ఏ టైంకి కావాలి మేడం మీకు మేడం ఇప్పుడైతే కొంచెం కష్టం మేడం ఒక వన్ అవర్ అలా పడుతుంది మేడం కార్స్ ఏమి అవైలబుల్గా ఆ ఓకే మేడం ఆ అవును మేడం థాంక్యూ మేడం ఆ ఓకే మేడం నేను వన్ అవర్కి అయితే మీకు పంపించగలను మేడం

ఏసి కావాలా మేడం ఆ ఓకే మేడం ఆ ఓకే మేడం ఏం మీకు రూ రూమ్స్ కూడా మేం చూస్తాం మేడం ఆ ఆ ఓకే మేడం ఆ ఓకే మేడం వైజాగ్లో మొత్తం ప్లేసెస్ అన్నీ మీరు చూడాలా మేడం లేకపోతే పక్క పక్కనున్న ఆ ఫేమస్ ప్లేసెస్ మీరు చూడాలనుకుంటున్నారా మేడం ఓకే మేడం ఆ సరె మేడం సరే సరే మేడం ఒకసారి లైన్లో ఉండండి నేను చూసి చెప్తాను మేడం దగ్గర దగ్గరగా మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇంపొర్టెంట్ ప్లేసెస్ అన్నీ చూడాలనుకుంటున్నారు కాబట్టి ఒక వన్ లాక్ అలా అవుతుంది మేడం ఆ మరి మొత్తం ప్లేసెస్ అన్నీ చూడాలనుకుంటున్నారు కదా మేడం మీరు ఎక్కడ అంటే అక్కడ డ్రాప్ చేసి రూమ్ ఫెసిలిటీస్ కూడా ఇస్తాం క్యాబా మేడం ఒక ఫోర్టి ఫైవ్ మినిట్స్లో పంపిచేస్తాం మేడం ఆ ఓకే మేడం ఆ చేసేయండి మేడం ఓకే మేడం థాంక్యూ మేడం మీకేమయినా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ కాల్ చెయ్యండి మేడం ఆ ఓకే మేడం థాంక్యూ